నాకు స్పోర్ట్స్ బైక్ మరియు అడ్వెంచర్ బైక్ అన్ని ఇష్టమే కానీ ఫేవరెట్ బైక్ చెప్పాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టార్ సిక్స్ ఫిఫ్టీ ఇందులో క్లాసిక్ లుక్ మరియు పవర్ఫుల్ ఫీచర్స్ ఉంటాయి అంతేకాకుండా యమః ఆర్ ఫిఫ్టీన్ వి ఫోర్ ఇందులో స్టైలిష్ మరియు సూపర్ స్పోర్టీగా ఉంటుంది దాంతోపాటు బిఎండబ్ల్యూ జి త్రీ వన్ జీరో జిఎస్ ఇది అడ్వెంచర్ రైడ్స్కి బెస్ట్ అంతేకాకుండా నా కలల బైక్ వచ్చేసి బిఏండబ్ల్యూఆర్ వన్ టు ఫైవ్ జీరో జిఎస్ అడ్వెంచరస్ మరియు హ్యర్లీ డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ ఇది క్రూజింగ్ కోసం మాస్టర్పీస్